నాకు ఇష్టమైన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు ఆయన తెలుగు సినీ పరిశ్రమలు అగ్ర నటుడు పేరుగాంచిన వ్యక్తి ఆయన నటన డైలాగ్ డెలివరీ భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించడంలో నాకు చాలా నచ్చుతుంది ఆయన నటించిన సినిమాలలో మాయాబజార్ దానవీరశూరకర్ణ గులేబకావళి కథ మేజర్ చంద్రకాంత్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమాల్లో ఆయన నటన నాకు ఎంతగానో నచ్చింది ఆయన నటించిన కొన్ని పాత్రలు నాకు చాలా బాగా నచ్చాయి మాయాబజార్ సినిమాలో ఆయన నటించిన శ్రీకృష్ణుని పాత్ర నాకు చాలా బాగా నచ్చింది దానవీరశూరకర్ణ సినిమాలో ఆయన నటించిన దానవీరశూరకర్ణుడి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది గులేబకావళి కథ సినిమాలో ఆయన నటించిన మేఘ దూతుడి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ పాత్ర నన్ను ఎంతగానో ఆకర్షించింది నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారమైనవి ఆయన ఒక అభినయ కళాకారుడు అని మాత్రమే కాకుండా ఒక మంచి మనిషి కూడా ఆయన గురించి నాకు చాలా గౌరవం ఉంది నాకు ఇష్టమైన నటి సావిత్రి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటిగా పేరుగాంచిన వ్యక్తి ఆమె నటన డైలాగ్ డెలివరీ భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించగలదు నాకు చాలా నచ్చుతుంది ఆమె నటించిన సినిమాలలో మాయాబజార్ మిస్సమ్మ గుండమ్మ కథ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో ఆమె నటన నాకు ఎంతో ఆకట్టుకుంది సావిత్రి గారు ఒక గొప్ప నటి ఆమె తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారమైనవి ఆమె ఒక అభినయ కళాకారిణి అని మాత్రమే కాకుండా ఒక మంచి మనిషి అని కూడా ఆమె గురించి నాకు చాలా గౌరవం ఉంది ఈ ఇద్దరి నటులను నేను చాలా ఇష్టపడుతాను